ఖచ్చితంగా టెక్నాలజీ వాడడం వల్ల నాకు చాలా సమయం అనేది ఆదా అయింది ఎందుకంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను మనకి ఏదైనా పని కావాలి అంటే మనం ఒకప్పుడు ఉత్తరాలు రాసేవారం రాసేవారిని అప్పుడు ఆ పోస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోస్ట్లో వేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళే వారికి వారాలు నెలలు అలా చాలా సమయం అంతా వృధా అయ్యేది ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరగడం వలన ఈమెయిల్ మరియు మెసేజ్లు పంపడం వచ్చింది ఒక ఇంకా చెల్లింపులు ఆన్లైన్ చేయడం అంటే గతంలో బిల్లు కట్టడానికి బ్యాంకులకు వెళ్ళడం లేదా పోస్ట్ ద్వారా చెక్కులు పంపడం చాలా సమయం తీసుకుంది ఇప్పుడు నేను ఆన్లైన్లో చాలా సులభంగా మరియు త్వరగా చెల్లింపులు చేయగలను ఇది నా సమయాన్ని మరియు శ్రమను చాలా వరకు తగ్గిస్తుంది ఈ టెక్నాలజీ అనేది చాలామందికి ఉపయోగపడుతుంది ఒక భరోసాలాగా ఉంటుంది ఇంకా కొన్ని పనులను ఆటోమేట్ చేయడానికి టెక్నాలజీ నాకు సహాయపడుతుంది ఉదాహరణకు నేను ఒక విధమైన సమాచారాన్ని చాలామందికి పంపాల్సి వస్తే నేను ఒకసారి టెంప్లెట్ తయారు చేసి అందరికీ పంపగలను ఇది నాకు ప్రతిసారి రాయాల్సిన అవసరం తగ్గిస్తుంది అన్నమాట ఈ విధంగా టెక్నాలజీ నా పనిని మరింత వేగంగా సులభంగా మరియు సమర్థవంతంగా చేయడానికి సహాయపడుతుంది తద్వారా నాకు చాలా సమయం ఆదా అవుతుంది నాకే కాదు ఈ ప్రపంచంలో చాలామందికి టెక్నాలజీ వలన చాలా సమయం వృధా అవ్వట్లేదు మరియు అవలకి ఏదైనా అనుకోని సిచ్యువేషన్ అనుకోని రోజు ఏదైనా అయిందనుకోండి అప్పుడు వెంటనే వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి గానీ ఎవరికైనా చిన్న మెసేజ్ లేదా ఫోన్ చేయడం వలన వారు వెంటనే వస్తారు ఒకప్పుడు ఫోన్లు కూడా ఉండే ఉండకపోయేవి కాబట్టి వాళ్ళకు అంతలోపు వాళ్ళ వచ్చే లోపు ఏమవుతుందో ఎవరికీ తెలియదు అందువలన ఈ టెక్నాలజీ రావడం వలన చాలా సమయం అనేది వేగంగా జరుగుతుంది చాలా పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి